హైదరాబాదు నుండి బస్సులో ప్రయాణం చేశాము శ్రీశైలానికి వెళ్ళేవరకు వెళ్ళేటప్పుడు వెళ్ళేవరకి చాలా ఉత్సాహంగా వెళ్ళాము చాలా బాగా అనిపించింది అందరి కుటుంబ సభ్యులతో వెళ్ళ వెళ్ళేసరికి అక్కడ చాలా బాగుంది శ్రీశైలంలో మొదటగా సాక్షి గణపతికి వెళ్ళాము అందులో

మళ్ళీ అక్కడ నుండి మేము నేరుగా ఆటోలో ఎక్కి అదే మల్లికార్జున స్వామి దేవాలయానికి అయితే వెళ్ళని వెళ్ళడానికి పాతాళ గంగకు వెళ్ళి అక్కడ స్నానాలు చేసి పాతాళగంగ దిగడానికి ఎన్ని రెండు వందల దాదాపు రెండు వందల మెట్లు ఎక్కి దిగి దిగాము దిగిన తర్వాత అక్కడ నదిలో పాతాళ గంగలో స్నానం చేసాము

అక్కడ ఆయన చేసిన సాహసాల గురించి చూసి అవంతా చదివి మా పిల్లలు అయితే అతనిని ఆటలాడుకున్నారు కొద్దిసేపు ఎంతో నిశ్శబ్దంగా ఉంది మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ పాలధార పంచదారకి వెళ్ళాము అక్కడ చూడు చుట్టుపక్కల ఉండే ప్రాంతాలను చూసి చాలా ఆనందంగా పచ్చగా కొండలు

వెళ్ళినంక పాతాళ గంగ నుంచి మేము బోటింగ్ చేసి ఆ గుహలకు వెళ్ళాము ఆ గుహలు కూడా చాలా బాగా ఉంది ఆ గుహలో కూడా బోటింగ్ చేసుంటే ఎంతో బాగా అనిపిచ్చింది మేము పొద్దున్నే వెళ్ళాము కాబట్టి చాలా వాటర్ వస్తుంటే చల్లగా ఎంత మంచిగా అనిపిచ్చిందో ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి వెళ్ళడం అట్ల ప్రయాణం చేయడం చాలా దూరం ప్రయాణం చేయడం